అనంతపురం జిల్లాలో ముఖ్యమైన సామాజిక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అందులో విద్యా విద్యకు సంబంధించినవి ఆరోగ్యానికి సంబంధించినవి పేదరిక నిర్మూలనకు సంబంధించినవి మహిళ సాధీకరణకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనవి విద్యకు సంబంధించినవి అమ్మ ఒడి అనే పథకం నుంచి పిల్లలను బడికి పంపే తల్లికి పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి సాయం అందిస్తున్నారు అదేవిధంగా జగన్ అన్న విద్యా జీవన జగన్ అన్న వసతి దీవెన అనే పథకాలతో ప్రజలకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీళ్ళకు సహాయం అందిస్తుంది ఆరోగ్య సంరక్షణకు సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో లక్షల వైద్యం కూడా ఉచితంగా చేయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలిపిస్తుంది పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్ చేయూత జగన్ అన్న తోడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఎన్నో పథకాలతో ప్రభుత్వం సహాయం చేస్తుంది అదే విధంగా మహిళా సాధీకరణ కోసం క్రాంతి వెలుగు అనే పథకం ద్వారా స్వయం సహాయక బృందాలు ప్రభత్వ రుణాలు అందించడం జరుగుతుంది వైఎస్ఆర్ ఆదర్శ్యం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది యువతకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎం బీసీ ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరా సంస్థ ఏపీసీఎస్సీ ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీబీసీ అని మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇసుక మరియు ఇతర నిత్యావసర వస్తువుల రవాణా కోసం వాహనం ఇవ్వబడుతుంది ఇసుక మరియు ఇతర వస్తువుల రవాణా కోసం ఏపిఎమ్డీసీ ఏపీసిఎస్సీ ఏపిబీసీఎల్ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగ యువతలకు ఆవాహనం ఇవ్వబడుతుంది ఈ మూలం ద్వారా నిరుద్యోగ యువతలు నెలకు ఇరవై వేల రూపాయలు అందిస్తుంది అనంతపురం జిల్లాలో ఆర్డీటీ అనేక స్వచ్ఛంద సంస్థ కూడా పేదరికం నిర్మూలించాలి అని ఒక సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో ఎన్నో పాఠశాలలో ప్రభుత్వ ఆసుపత్రులను కట్టించే పేద ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయూత అనే పథకాలతో మహిళల అభ్యున్నతికి తోడ్పడడం జరుగుతుంది